హలో నమస్కారం మేడం మేడం మీరు ఇల్లు కావాలి అన్నారు అంటా కదా మేడం మేడం ఎక్కడ మేడం లొకేషన్ ఏ ఏరియా అనుకుంటున్నారు మీకు ఇల్లు కావాల్నా మేడం లేకపోతే అపార్ట్మెంట్ కావాల్నా లేకపోతే మీ మీ బడ్జెట్ ఎంత మేడం సిక్స్టి ఆ మేడం ఓకే మేడం అది యల్బినగర్ ఫర్మాన్గూడా నడుస్తుంది కదా మేడం మీకు ఎక్కడైన కొత్తపేట్ దిక్కు ఉంది మేడం మేడం యల్బినగర్ దగ్గరనే కదా మేడం కొత్తపేటు యల్బినగర్ కొత్తపేట్కు దగ్గరనే అవుతుంది కదా అక్కడేన అక్కడ నడుస్తుందా మేడం అక్కడ ఉంది మేడం ఒకటి వంద గజాల స్క్వేర్ యార్డ్ ఉంది మంచి ప్లేస్ గ్లిటర్స్ అని ఉంది నైన్త్ ఫైవ్ చెప్తున్నారు మేడం అవును మేడం ఎంత మేడం సిక్స్టి ఫైవ్ మేడం సరే మేడం నేను మీకు రేపు ఎల్లుండి ఫోన్ చేస్తాను మేడం కన్ఫార్మ్ చేసుకొని చెప్తాను ఒక వన్ టూ డేస్లో మీకు చెప్తాను మేడం కన్ఫార్మ్ చేసుకొని చెప్తాను చూసుకొని ఓకే మేడం థ్యాంక్ యు